హలో మీరు ట్యాక్సీ నుంచి మాట్లాడు మేము ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాము మీరు ట్యాక్సీ వాళ్ళే కదా మాకు మీ ట్యాక్సీ అవసరం పడింది ఎందుకంటే వేరే ఊరు నగరంలో నివసిస్తున్న మా తల్లిదండ్రులు అండ్ స్నేహితులు ఇంకా చాలా మంది ఉన్నారు సో వాళ్ళు మా ఇక్కడికి రావాలని అనుకుంటున్నారు వాళ్ళ గురించి మేము మీ ట్యాక్సీ బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంత తొందరగా వస్తారు ఇంకా తల్లిదండ్రులు స్నేహితులు ఒక ఇరవై ముప్పై నలభై మంది దాకా ఉంటారు సో అలానే మీ ట్యాక్స్లో ఎక్కించుకొని రాగలరని మనవి రాగలరని అనుకు కోరుతున్నాను సో మీకు ఎంత డబ్బులు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత అవుతుందో మీరు కొంచెం మాకు చెప్పగలరని అనుకుంటున్నాము దానికి దాన్ని బట్టి మేము డబ్బులు మీకు అందజేస్తాము కాబట్టి మాకు వీలైనంత తొందరలో మీరు వాళ్ళని తీసుకుని అక్కడ ఆ నగరం నుంచి మేము ఉన్న నగరానికి మీరు రాగలరని మేము కోరుతున్నాను సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రండి వాళ్ళని తీసుకుని నిక్ సం ఇంకా అక్కడ ప్రయాణంలో వాళ్ళకు సరిపడా భోజనం అవన్నీ ఏర్పాటు చేయగలరని అనుకుంటున్నాను డబ్బులు ఇస్తాము మేము